హలో గ్యాస్ వచ్చిందండి భారత్ గ్యాస్ ఇప్పుడే బయల్దేరింది హాఫ్ అన్ అవర్లో ఉంటుంది మీ మొద్దు బయటపెట్టండి మీ బుక్కు మీ బుక్కు పట్టుకోండి ఇప్పుడు మినిమం ఒక పదకొండు వందలు ఉన్నదండి

ఇప్పుడు ఈ మధ్యలో మాత్రం రాదు ఇప్పుడు పడుటలేదమ్మ ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు పడుటలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం అయ్యింది ఇది అన్ని సెట్ అయ్యేవరకు ఇంకా టైమ్ పడుతుంది ఇంకో రెండు మూడు నెలలు టైమ్ పడుతుంది ఆదివారం దాకా మాత్రం ఇప్పుడు ఇదే రేట్ ఇదే కంటిన్యూ నడుస్తుంది

లేదమ్మా అది ఇంకా ప్రజాపాలన ఇంకా నడుస్తుంది అది ఇప్పుడే సర్వేలు నడుస్తాన్నాయి ఆ సర్వేలల్లో ప ఎవరరికి ఏంది అనేది టైమ్ ఇంకా మినిమం ఇంకా ఐదు ఆరు నెలలు పడుతుంది ఇప్పుడు అయితే సర్వేలు నడుస్తున్నాయి మనకి ఇప్పుడు రేషన్ కార్డులు సర్వేలు చేస్తున్నారు ఆ సర్వేలో అసలు గ్యాస్ ఉన్నోళ్ళు లే ఉన్నరా లేరా ఎంతమందన్నది కాస్త సర్వేలు చెయ్యాలి తెల్ల కార్దులు ఎంత మంది ఆ సింగరేణి కార్మికులు ఎంతమంది అన్ని దాన్ని సర్వేలు చేసిన తరవాత ఇంకా మినిమం మూడు నాలుగు నెలలు తరవాత తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం లేవు ఇప్పుడు మాత్రం ఇదే కంటిన్యూ నడుస్తుంది ఓకే ఓకే గానీ ఇప్పుడు అది అది తీసేసినారు అమ్మ ఇప్పుడు పాతవి ఏమి లేవు ఇప్పుడు ఏమి లేదు కరక్టు పా పందకొండు వందలతోనే మీ ఇంటికి డెలివరీ వస్తుంది డెలివరీ చేసి పోతారు మీరు దానికి అయితే అప్లై చేసుకున్నారుగా దీనికి ప్రజాపాలనకు ఆ ప్రజాపాలన అప్లై చేసినావా అంటే ఇప్పుడు అన్నీ అయితే సర్వేలు నడుస్తున్నాయి ఆ దగ్గరకొచ్చినా అండి ఇంకొక పది నిమిషాలయితే మీ ముందు ఉంటా మీరైతే ఆ గ్యాసు ను బయట పెట్టండి మళ్ళా బండి ముందుకు పోయిందంటే మళ్ళా వెనకకి రావడం కష్టం లేకపోతే మళ్ళా ఒక మల్ పది నిమిషాల్లో పడుతుంది దగ్గరకి వస్తుంది మేము వచ్చే వరకు మొద్దు మాకు కనపడాలి లేకపోతే మేము సీదా వెళ్ళిపోయినాక వెనకకి రావాలంటే రాము కష్టమవుతుంది

అదే ఇప్పుడైతే ఏమి లేదు మరి ఇక ఈ తక్కువనైతే ఉండదండి లేదు లేదు తక్కువ కావుట అన్నది లేదు పైగా డబ్బులు అకౌంట్లో పడతయి అన్నదైతే ఏం లేదండి అవి ఇవి ఏమి లేదు డైరెక్ట్ పైసల్ క్యాష్ ఇచ్చుడే క్యాష్ ఇస్తారా ఫోన్ పే చేస్తారా అండి ఫోన్ పే చేస్తారా సరే సరే అండి మరి మీరు ఎటు పోయినా కానీ గ్యాస్ మొద్దు అయితే బయట పెట్టండి మరి

త్యాంక్ యూ త్యాంక్ యూ